నమస్కారమండి మా కుటుంబంలో దగ్గర్లో ఒక కార్యక్రమం జరగనుంది దానికిగాను మా ఇంట్లో కొన్ని ఆహార పదార్థాలు భోజనాలు సిద్ధపరచవలసింది మేము అధికంగా ఒక నూట యాభై నుంచి రెండు వందల మంది వరకు ఉంటాము రెండు వందల మందికి మీరు భోజన పదార్థాలను సిద్ధపరచాలి దీని కొరకు మాకు ఏమైనా ఆహార పదార్థాల పైన తగ్గింపు ఏమైనా ఉంటుందా అంటే మేము ఒక నూట యాభై నుంచి వంద మంది వరకు ఉంటాం కాబట్టి అధికంగా ఆర్డర్ చేయడం వల్ల మాకేదైనా డిస్కౌంట్ లాంటిది కానీ తగ్గింపు కానీ ఇస్తారని కోరుచున్నాం అలాగే మీరు ఏమేమి పదార్థాలను వండుతారో మాకు తెలియజేయవలసిందిగా కోరుచున్నాము అందుబాటులోకి ఎప్పుడు తేగలరు ఇవన్నీ విషయాల్ను గుర్తించి మాకు క్లియర్గా తెలియపరిచి తద్వారా ముఖ్యమైన ఆర్డర్ని తీసుకుంటారని కోరుచున్నాము